ఈ స్వయం సహాయక బృందం గురించి నేను కూడా విన్నాను దీంట్లో దగ్గర దగ్గర పన్నెండు నుంచి ఒక ఇరవై ఐదు మంది ఉంటారని నాకు తెలిసింది అంతే కాకుండా దీంట్లో వయసు కూడా ఎంతుండాలంటే పద్దె నిమిదేళ్ళ నుంచి యాభై ఏళ్ల లోపు ఉండే మహిళలందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వీళ్ళేం చేస్తారంటే అందరి దగ్గర డబ్బులు అనేవి సమీకరించి దాని ద్వారా ఏవరికైతే అవసరము ఉంటుందో డబ్బులు వాళ్లకి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఎలాగంటే బ్యాంక్ ద్వారా వీళ్ళు ఇప్పిస్తారన్నమాట అలాగే కొన్ని ఉపాధి అవకాశాలు అనేవి ఇప్పట్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి మహిళలకి కూడా అదిగాక ఈ మాధ్యమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది ఉంది దీని ద్వారా కూడా చిన్న చిన్న ఉపాధి అవకాశాలు వీళ్ళు కల్పించుకోవచ్చు ఇంటి నుండి పని చేయడం కానీ ఏవన్నా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని దాని ద్వారా పనిచేయడం ఇలాంటివి చాలా ఉపాధి అవకాశాలు ఇప్పుడు కల్పించుకోవచ్చు మహిళలు కూడా